మా మా ప్రాంతంలో రూపుదిద్దుకున్న ప్రధాన కళారూపాలు శైలులు ఏంటంటే చాలా ఉన్నాయి అలానే వ వ అవి ఇవి అని కాదు ప్రతిదీ మా ఊరిలో సాంప్రదాయ ఎవరైనా వచ్చినా మా ఊరికి వారిని ఎలా గౌరవించాలి వాళ్ళని సంప్రదాయాలతో వాళ్ళని చూసుకుంటాము అలానే వారు మేము వాళ్ళు బయటోళ్ళని కాకుండా మాతో సమానత్వంగా చూసుకుంటాం ఎవరు వచ్చిన సరే వేరే కులం వచ్చిన ఎవరు వచ్చిన మేము వారిని సమానత్వతంతో చూస్తాము వారు వేరే దేశీయులైన పర్వాలేదు కాని మేము సమానంగానే చూస్తామ్ వారికి చేయవలసిన మర్యాదలు సాంప్రదాయాలు అన్ని కూడా మేము చేస్తాము మేము